నౌ ఎ డేస్ సోషల్ మీడియాలో లైక్ ఇన్స్టా యూట్యూబ్ షేర్చాట్ ఇంక కొన్ని సోషల్ మీడియాలల్లో డాన్స్ వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి దానికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ స్విచువేషన్లో చాలా మందికి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది ఏదైతే కొత్త మూవీ వస్తే అందులో హిట్ అయిన ఒక సాంగ్ని సెలెక్ట్ చేసుకుని కొందరు దానిలో ఎలా అయితే స్టెప్స్ వేస్తున్నారో అట్లాంటి స్టెప్స్ వేస్తూ కొందరు వీడియోస్ వైరల్ అవుతున్నాయి అంటే అస్ ఇట్ ఈస్ హీరో హీరోయిన్ ఎలా చేస్తారో వాళ్ళు కూడా సేమ్ మేకొవర్ చేసుకొని స్టెప్స్ వేయడం వల్ల వాళ్ళు లైక్లు షేర్లు ఎక్కువ జనాలు లైక్ అండ్ షేర్ చేయడం వల్ల వాళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఇంక కొందరు సింపుల్గా చేస్తారు బట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అనేది వాళ్ళ ఫేస్లో బాగుంటుంది కాబట్టి ఆ విధంగా కూడా వాళ్ళ డాన్స్లనేటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి ఇంకా కొన్ని బ్యాగ్రౌండు మ్యూజిక్ తగ్గట్టు స్టెప్సు అండ్ వాళ్ళ పర్ఫామెన్సు బేస్డ్ ఆన్ దట్ డాన్స్లనేవి చాలా వైరల్ అవుతున్నయి